ప్రస్తుత రవాణా సంస్థ చాలా ఘోరంగా ఉంది బైకులు కార్లు లారీలు ఈ పొల్యూషన్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సవాళ్ళు ఫైన్లు అవి ఇవి పోలీస్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి